నమస్తే సార్ చెప్పండి ఏం పూలు కావాలి ఏం పూలు కావాలి సార్ చెప్పండి వస్తుందండీ అవునా సార్ మీకు ఎంత మొత్తంలో కావాలి సార్ పూలు పెద్దవి అంటే ఎక్కువ మొత్తంలో కావాలా తక్కువ మొత్తంలో కావాలా పెద్ద మొత్తంలో కావాలా సార్ ఏమేం కావాలి సార్ ఏ పూలు కావాలి సార్ అంటే మా దగ్గర మా దగ్గర ఏమేం రకాలు ఉంటాయో మీకు చెప్తానండీ మీకు ఎంత మొత్తంలో కావాలో అంటే మేము పూలు కేజీల లెక్కలో అమ్ముతాం సార్ మీకు ఎన్నెన్ని కేజీలు కావాలో చెప్తే దాని బట్టి మేము వాటిని మీ కోసం సిద్ధపరచి ఉంచుతాము మీరు వచ్చి పట్టుకెళ్లొచ్చు సార్ సార్ మరి మా దగ్గర గులాబీ పూలు ఉంటాయండీ బంతి పూలు ఉంటాయండీ బంతి పూలు రెండు రకాలు ఉంటాయండీ చిన్న బంతి పూలు ఉంటాయండీ పెద్ద బంతి పూలు ఉంటాయండీ అలాగే ఇప్పుడు కొత్తగా ఆరంజ్ ఫ్లవర్స్ వస్తున్నాయండీ అవి కూడా మా దగ్గర ఇప్పుడు దొరుకుతాయండీ అవే కాకుండా మల్లెపూలు సన్నజాజులు విరజాజులు ఇలాంటివి చాలా చాలా పూలు దొరుకుతాయి సార్ మీకు ఏ పూలు కావాలో మాకు చెప్తే గనక ఎంత ఎంత కావాలో చెప్తే గనక మీకు మీకు ఎప్పటికి కావాలో చెప్పండి మీరు వచ్చేటప్పటికి మేము అన్నిటిని సిద్ధపరచి ఉంచుతాం సార్ మేము ఏంటంటే ఏమండీ కలర్ పూలు మీకు కావల్సితే తెప్పిస్తామండీ ఎందుకంటే కలర్ పూలు పాడయ్యి తొందరగా పాడయ్యిపోతాయి కాబట్టి మేము ఎక్కువ మొత్తంలో తీసుకురామండీ మీకు గాని ఒకవేళ ఎక్కువ మొత్తంలో కావాల్సి వస్తే కానుక మీరు చెప్తే వాటిని తీసుకొస్తామండీ ఓకే సార్ రెండు కేజీలు వచ్చి కేజీ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది సార్ మరి పరవాలేదా అలాగే సార్ అయితే కలర్ పూలు కలర్ పూలు వెయ్యి బంతి పూలు వచ్చి పది కేజీలండీ చిన్న బంతి పూలా అండీ పెద్ద బంతి పూలా అండీ దాంట్లో ఏంటంటే పసుపు రంగు పా బంతి పూలు ఉంటాయండీ అదే విధంగా ఎరుపు రంగు బంతి పూలు కూడా ఉంటాయండీ దాంట్లో మీకు ఏ ఏ రకమైననటువంటి బంతి పూలు కావాలండీ పసుపు కావాలా అండీ పది కేజీలా అండీ సరే రాసుకున్నానండీ ఇంకా ఏం కావాలో చెప్పండి సార్ లిల్లీ పువ్వులు పదికేజీలు సార్ లిల్లీ పువ్వులు ధర చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది సార్ పర్వాలేదా సార్ ఓ తప్పకుండా సార్ ఇంకేం కావాలి సార్ గులాబీ పూలు పదికేజీలు చిట్టి గులాబీ ఆ అండీ లేకపోతే రేఖ గులాబీ ఆ అండీ రేఖ గులాబీ పది కేజీలు ఇంకా సార్ ఓకే సార్ అవి కూడా తీసుకుంటాం సన్నజాజులు కానీ విరజాజులు కానీ ఏమన్నా కావాలా సార్ కనకాంబరాలు సార్ కనకాంబరాలు చాలా ధర ఎక్కువ మాకేం లేదు మీకు ఏవి కావల్సితే అవి ఇస్తాం కానీ అండీ కనకాంబరాలు చాలా ధర ఎక్కువ అండీ మీకు కావల్సితే ఓ ఎన్ని కావాలో చెప్పండి సార్ అవి పదిహేను కేజీలు కావాలా ఓకే సార్ తప్పకుండా తెప్పిస్తామండీ మీరు ఎప్పుడొస్తారు సార్ సాయంత్రం వస్తారా రేపు పొద్దున ఉదయం వస్తారా అండీ ఓకే సార్ రేపు మధ్యాహ్నానికి మీకు సిద్ధపరచి ఇస్తామండీ మీరు మీ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చారు కాబట్టి ఆ నెంబర్ కి మేము క ఫోన్ చేసి తెలియచేస్తాను మీరు వచ్చి మీ పట్టికెళ్ళచ్చు అండీ అలాగేనా సార్ ధన్యవాదాలు సార్